నేను మా కళాశాలలో మతపరమైన పండుగలు అనగా వినాయక చవితి సందర్భంగా మమ్మలని విగ్రహాలను చేయమని చెప్పారు మా పాఠశాల వారు మేము చక్కగా మట్టితో మతపరమైన విగ్రహాలను ఎంతో చక్కగా యూట్యూబ్లో చూసి దానికి అనుగుణంగా ఏమేమి కావాలి వాటన్నింటిని ఉపయోగించి చక్కటి ఆకారంతో చక్కటి ప్రతిమను చేశాము అది మా మా టీచర్ వాళ్ళు చూసి ఆ బొమ్మ చాలా చక్కగా ఉంది ఎవరు చేశారు ఎంత ఎంత అనుభవంతో చేశారు ఎలాగా అని మమ్మలని అడిగారు ఆ దేవత విగ్రహాలను చూసి దానికి కారణం యూట్యూబ్ యూట్యూబ్లో అనేక విగ్రహాల తయారీలను చాలా చక్కగా విశదీకరించారు దాన్ని నేను చూసి అదేవిధంగా తయారు చేశాను ఆ ప్రతిమ చూడడానికి చాలా చక్కగా ఉండి అందరిని ఆకర్షించింది నా యొక్క ప్రతిభను చూసి ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు దీనికి ప్రధాన కారణం యూట్యూబ్ కాబట్టి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకనగా నన్ను ప్రతి ఒక్కరు ప్రశంసించారు దీనిని నేను నా జీవితంలో మరిచిపోలేను నేను చేసిన మొట్టమొదటి దేవత ప్రతిమ అది కావున నాకు చాలా ఆనందాన్ని కలిగించింది